హలో నమస్కారం సార్ నేను ఈ నెల ఫోన్ బిల్ ఎంత వచ్చిందో చూడడానికి కాల్ చేశానండి ఎంత వచ్చింది సార్ చూసి చెప్పండి సార్ లైన్లోనే ఉంటాను రెండు వేల ఐదు వందలు వచ్చిందా అయ్యో ఎందుకు సార్ అంత వచ్చింది పోస్ట్ పెయిడూ తీసుకుంటే డబ్బులు తక్కువ వస్తుందని చెప్పి అనుకున్నాను దాని బదులు ప్రీపెయిడే బెస్ట్ కదా సార్ సరే సార్ నా దగ్గర అయితే అంత అమౌంట్ లేదు ఫోన్లో యాప్ డౌన్లోడ్ చేసి చూస్తాను సార్ ఎంత వచ్చిందో ఏమిటో అకౌంట్లో బ్యాలన్స్ మూడు వేలే ఉన్నాయి సార్ మీకు ఏమో రెండు వేల ఐదు వందలు కడితే నాకు కొంచెం జరగదు సార్ ఫ్యామిలీ నెక్స్ట్ పోస్ట్ పెయిడ్ నుంచి

ప్రీపెయిడు పోస్ట్కి మారిపోతాను సార్ ఉంటాను సార్ థ్యాంక్ యూ